అవునండి నేనే స్కూలుకె కావాలి ఒక టెన్ ఫిఫ్టీన్ కేజెస్ చేస్తారాండి ఇంకో టూ డేస్లో ఇస్తారా టూ డేస్లో ఫుల్ కేక అండి ఫుల్ కేక్ వన్ ఇయర్ పాప బర్తడే కాబట్టి ప్లిజ్ కొంచెం కార్టూన్ ఇవి అలాంటివి పెట్టండి డోరాబుజీ కానీ డోరెమాన్ కానీ అలాంటివి కలర్స్ మీకు తెలుసు ఉంటాయి కదండీ ఏవైనా ఓకే ఏదైనా ఓకే అండి మాకు స్టెప్స్ లాగా పెట్టండి జస్ట్ టూ త్రీ టూ త్రీ స్టెప్స్ పెట్టండి ఏగ్లెస్ కేక్ కాస్ట్ ఎంతా అండి వన్ కేజీకి ఏది ఎగ్గా అండి ఏగ్లెస్ ఓకే ఎగ ఎగ్లెస్లే పెట్టండి అ ఓకే పాప నేమ్ మాత్రం కొంచెం డిఫరెంట్గా చేయండి కొంచెం ఫ్లేవర్స్ మీ దగ్గర ఏమేమున్నాయి అండి ఆ మ్మ్ మ్మ్ అయితే పైనాపిల్ పెట్టేయండి ఫ్లేవర్ పైన ఓకే పెట్టేయండి ఆ కరెక్టే అండి మొన్న వచ్చినప్పుడు ఇచ్చేసా నిన్న ఓకే థ్యాంక్ యూ